మన భాష తెలుగు కాబట్టి మనం చాలా రాష్ట్రాల్లో తెలుగు భాషను ఉపయోగంలో వాడుకల ఉంది ఇంకా చాలామంది గిరిజన వాడలు గిరిజన నేతలు తెలుగు మాట్లాడే విధానం మధ్య చాలా స్పష్టంగా తేడాలైతే ఉంటాయి మనం ఒకటి మాట్లాడే విధంగా ఉంటే వారు చెప్పే ఆన్సర్ కూడా ఇంకొక విధంగా ఉంటుంది వారికి మనకి చాలా డిఫరెన్స్ అయితే కనపడుతుంది ఎందుకంటే మనం ఇక్కడ తెలుగు స్పష్టంగా మాట్లాడతాము వారు ఇంకా గిరిజన భాషలో వాళ్ళ వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకున్న విధంగా ఉంటుంది కాబట్టి చాలా రాష్ట్రాల్లో అయితే తెలుగు భాష అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి ఎక్కడికెళ్ళినా కానీ ఇంకా సంస్కృతం అదీ ఇదీ లేకుండా తెలుగు అయితే చక్కగా మాట్లాడొచ్చు